హలో ఈగల్స్ రెస్టారెంటండీ అదేనండి నేను ఆర్డర్ చేద్దామనుకుంటున్నాను నాకు ఫుడ్డు ఒకటేంటంటే నాకు చైనీస్ అంటే చాలా ఇష్టమండీ అందులో నాకు చికెన్ నూడిల్సు ఒకటి చెయ్యండి ఇంకోటేంటంటే మోమోస్ ఒకటి మోమోస్లో మైయోనీస్ అనే ఒక అదే సాస్ ఉంటుంది అది మాత్రం కొంచెం ఎక్కువ పెట్టండి నాకు ఇంకొకటి ఏంటంటే మన ఇండియన్ ఫుడ్లో వచ్చేసి నాకు చికెను బిర్యానీ అనేది ఇంకొకటి పెట్టండి అలాగే ఒక సాంబార్ కూడా మీరు రైస్ సాంబార్ కూడా పెట్టండి ఒకటి నాకు ఈ ఆర్డర్ అంతా కలిపి త్వరగా వచ్చేలా చూడండి అయితే ఇది గుంటూరులోనేనండీ నే నేను కూడా ఉంటుంది గుంటూరులోనే అదేంటంటే నవరంగ్ థియేటర్ ఆపోజిట్ దగ్గర ఒక స్కూల్ ఉంటుందండి లిటిల్ బర్డ్ స్కూలు ఆపోజిటే దగ్గరండి మా ఇల్లు అయితే నాకు మీరు వచ్చే ముందు ఒకసారి ఫోన్ చేయండి ఎందుకంటే అక్కడ కొంచెం కన్స్ట్ర క్షన్ అది జరుగుతుంది నేను బయటకొచ్చి నా డెలివరీ తీసుకుంటాను కొంచెం త్వరగా వచ్చేలా చూడండి కొంచెం స్పైసెస్ అవి కొంచెం తగ్గించండి ఎందుకంటే కొంచెం పెద్దవాళ్ళు కూడా తింటారు అందుకనే అదేవిధం పిల్లలకి మోమోస్లో కూడా రెడ్ చట్నీ ఉంటుంది కదండీ అది వెయ్యకండి ఓ ఓన్లీ మైయోనీస్ ఒకటే వెయ్యండి కొంచెం స్వీట్గా ఉండేలాగా చెయ్యండి అయితే ఇవన్నీ కూడా లాస్ట్ టైం తెచ్చినప్పుడు ఏమైందంటే కొంచెం కొంచెం వలిగినయి అందుకని ఇప్పుడు కొంచెం ప్యాకింగ్ కూడా సరిగ్గా చేసి మా ఇంటికి తెండీ ఓకేనా అండీ అయితే ఒక పదినిమిషాల్లో రండి